మా మతానికి సంబంధించిన నాయకుడు అయితే అండి మాదైతే క్రైస్తవ మతం మేము జీసస్ని నమ్ముకుంటాము మాకు మతానికి సంబంధించి అయితే ఒక పెద్ద అనే వారు ఉంటారండి మాది ఓఫిర్ మినిస్ట్రీస్ అండి ఓఫిరే గారు అంటాం మేము ఆయన మాకు ఏమి చేయాలి మనము భవిష్యత్తులో మనకంటూ హక్కులు అనేవి ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటారండి అందులో నన్ను ప్రభావితం చేసిందయితే అండి ఒక ఆయన ఒక ఆయనకైతే మా చర్చ్ లోనే ఒక ఆయనకి పాపం బార్బర్ షాప్ ఉండేదండి అయితే అది అన్యాయంగా కబ్జా చేసేసారనమాట కబ్జా చేసేసి దాన్ని కూల కొట్టేశారన్నమాట తర్వాత మీకు కాంపెన్సేషన్ ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదన్నమాట అందుకని వాళ్ళు చాలా బాధ పడితే మా మత నాయకుడు ఓఫిరయ్య గారు వెళ్ళారనమాట అండి వెళ్ళీ ఆర్కేపీ అనేది మేము ముందు నుండి స్థాపించుకున్నాం అండి ఆర్కేపీ అంటే ఇండియా ప్రజాబంధు పార్ అదే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేసి ఒకటి ఉంటుంటుందండి అది స్థాపించారు దాన్ని బట్టి వెళ్ళి మా హక్కులు గురించి అడిగి అక్కడ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించి మరలా వాళ్ళకి ఒక స్థలం అనేది చూపించే వరకు కూడా పోరాటం అనేది చేశారండి పోరాటం చేసి అందరు ఏకదాటిగా నిలబడి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా చేశారండి అది మాత్రం నన్ను చాలా బాగా ప్రభావితం చేసిందండి